ఇక్కడ పిల్లలయితే అందరు చాలా బాగా ఆడుకుంటున్నారు అలాగే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ అలాగే అక్కడ లోకల లోకల్ వాళ్ళతో కానీ అందరి దగ్గర నుంచి చాలా ప్రోత్సాహం అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఆటల్లో కానీ చదువుల్లో కానీ రానిస్తే ఎవరికైనా ఆ జిల్లాకు కానీ ఆ మండలానికి కానీ ఆ ఊరికి కానీ పేరు వస్తుందని చాలామంది అనుకుంటారు అలాగే ఈ పిల్లల్లో మాత్రం అంటే ప్రతి ప్రోత్సాహం ఉంటుంది అంటే ఆడాలి అని పి ఒకవేళ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే తల్లితండ్రులు తీసుకెళ్ళి ఆడిపించి వాళ్ళకి ఎలా అయినా ఇంట్రెస్ట్ వచ్చేలాగా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాళ్ళే ప్రోత్సహించుకొని ఉదయాన్నే పిల్లల్ని దిగబెట్టేసి మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ తీసుకొచ్చేయడం లేదా ఉదయం ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఉదయం జామునే ఐదు గంటలకు వెళ్ళి మళ్ళి ఎనిమిది గంటలకు కల్లా తీసుకొచ్చేయడం పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే పిల్లలు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు దీని వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా బాగా ఆడగలరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా సరే చదువుతోపాటు ఈ ఈ ఈ ఆటలు కూడా ఉండాలి ఎందుకంటే ఒకవేళ చదువు ఒక్కటే ఉంటే బ్రెయిన్ ఒక్కటే మంచి ఫిజికల్గా ఏమి ఉండదు ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకు చాలా అవసరం దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎదగగలరు వాళ్ళకు అన్నీ తెలుస్తాయి వాళ్ళు బ్రెయిన్ బ్రెయిన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది వాళ్ళని తల్లిదండ్రులు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని ఇలా ఉంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా బాగా ఆడుతారు అలాగే విద్యలో కూడా రాణిస్తారు చాలా బాగుంటారు పిల్లలు కూడా ప్రతి దాంట్లో ఇంకా అంటే దాన్ని ఎమోషన్గా తీసుకొని దాని దాని గేమ్ ఎలా అయినా సరే సాధించాలి అన్నట్టు వాళ్ళు కూడా ఉంటున్నారు తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్ల కోచ్ల ప్రోత్సాహం వల్ల పిల్లలు కూడా ముందుకు వెళ్తున్నారు ఎవరు ప్రోత్సాహం లేకుండా పిల్లలు ముందుకు వెళ్ళలేరు ఎవరు వెళ్ళరు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రోత్సాహం లేకపోతే పిల్లలందరు వెనకబడిపోతారు ఇంకెందుకులే అని ఇంట్లో కూర్చోవడం చదువుకోవడం తినడం ఇంట్లో కూర్చోవడం జరిగిపోద్ది ఇలాగా ఇలా ఆటలు ఆడడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళు కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది దీని వల్ల అందరికీ చాలా బాగుంటుంది